నేను నేను నా పేరు మాధురి నేను మొన్నొచ్చాను కదండి అంటే అంతకుముందు పింపుల్స్ ఉన్నాయని పిగ్మెంటేషన్స్ ఉన్నాయని అప్పుడు వచ్చాను కదా అది అది అది సెట్ అయిండి ఆ జెల్ మళ్ళీ దాన్నే వాడమంటారా లేదంటే ఏమైనా కొత్తది యూస్ చేసింది ఏమైనా కొత్తగా సజెస్ట్ చేస్తారా తగ్గిపోతుందా అదివేస్తే అదే వాడితే అదే కొంచం తగ్గాయి ఇప్పుడు అదే ఇంకేమన్నా పవర్ ఏమైనా పెంచుతారేమోని కాల్ చేశాను మళ్ళీ మీ దగ్గర హెయిర్ హెయిర్ ఫాల్ అవుతుంది డ్యాండ్రఫ్ ఎక్కువగా ఉంది ఏమైనా ఉందా మీ దగ్గర ఏన్నా ఏమైనా ఉన్నాయా వస్తానండి పర్లేదు వస్తాను మాకు మా సిస్టర్ది మ్యారేజ్ ఉంది మాకు పా పార్లర్కి వెళ్ళాలి అవన్నీ వస్తే చె చెప్పండి ఎంతెంత కాస్ట్ అవుతుందో ఇంట్లోని చెప్తాను మేకప్కి ఎంత ఎంతవుతుంది అ సరే అండి వస్తాను వస్తాను